హలో గుడ్ ఈవెనింగ్ అండి చెప్పండి అవునండి చెప్పండి

అవునా నా క్లాస్లో బాగానే ఉంటుందే కొంచెం యాక్టివ్గానే ఉంతుంది సబ్జెక్ట్లో కూడా బాగానే మార్క్స్ వచ్చినాయి మ్యాడం మీ క్లాస్లో మీ సబ్జెక్ట్ చదవట్లేదా

ఆ సబ్జెక్ట్లు అయితే బానే చదువుతుంది తను ఎక్కువ ఇంట్లో కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది అందుకనేసి తను కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుంది మ్యాడం వాళ్ళ పేరెంట్స్కి కూడా హెల్త్ బాగాలేదన్నది సో అందుకని తను చదవడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది అవునా

అవునండి అదే నేను అడిగాను చెప్పింది తను కొంచెం వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ బాగోలేక ఇంట్లో ఉండి తనకు ఇంట్లో పనులు సరిపోతున్నట్టున్నయి అందుకే సరిగ్గా చదవట్లేదు చదవడానికి టైం ఉండట్లేదు అనేసి అన్నది మేడం చెప్పా నేను కూడా చదువు కొంచెం ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా మళ్ళీ ఇబ్బంది అవుతది

అవును మ్యామ్ అదే మ్యామ్ నేను కూడా చెప్పా లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సరేలే అయినా కూడా కానీ కొంచెం చదివేంత టైంలోనైనా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదివితే కొంచెం ఈజీగా సబ్జెక్ట్స్ రాయొచ్చు కదా సరే మ్యాడం మ్యామ్ వస్తున్నామండి నేను రేపు వచ్చాక మాట్లాడుతా ఓకేనా ఓకే మ్యామ్ ఓకే